ఇప్పుడు మన రైతాంగం గురించి చూసుకుంటే అప్పటిలాగా లేదు చాలా మార్పు వచ్చింది ఎందుకంటే అప్పుడు కోత మెషిన్లు ఇవి ఇప్పుడు మెషిన్లు కానీ ఏవి లేకుండే అప్పుడు వాళ్ళు చేతితోనే పంటను పండించే చేతితోనే వడ్లు తీసి ధాన్యాన్ని వారు తయారు చేసుకునేది ఇప్పుడు రకరకాల టెక్నాలజీతో మొత్తం రైతాంగం అనేది ఒక ఫాస్ట్ డెవలపింగ్గా మారింది దానితో రైతులకు అందరికీ కొంచెం సహాయంగా ఉంటుంది ఈ ఇప్పుడు ప్రస్తుతం రైతాంగంలో కోత మెషిన్ ద్వారా అందరూ రై పొలాలు కోస్తూ మళ్ళీ మా మార్కెట్లో వేసి దాన్ని ఐకేపీ ఐకేపీలో తరలించి తరువాత అమ్మి దాని తరువాత వడ్లని మిల్లులో వేసి దాన్ని అన్నం ఆ అన్నం మెతుకుల మెతుకుల ద్వారా తయారు చేసేవారు అప్పటి కాలంలో చేతులతో ధాన్యాన్ని తీసి చేతులతో అవి వడ్లని విరగగొట్టి ఆ బియ్యం మెతుకులు అనేవి బయటికి తీసేవారు దానితో వారు ఆ పాత పాతకాలం నుంచి వెళ్ళి ఈ క్రొత్త రైతాంగంతో ఎంతో అభివృద్ధి చెందుతున్నారు రైతులు అందరూ మరియు అప్పుడు పెస్టిసైడ్స్ అనేవి ఏవీ లేకుండే పొలానికి మందు వేయాలి అంటే పేడ ఆవు పేడ మరియు ఆవు మూత్రంతో కలిపి ఒక ఒక మందు లాంటిది తయారుచేసి పొలాలకు వాడేది ప్రస్తుతం రైతాంగంలో అనేక సదుపాయాలు ఈ కాలంలో రావడం జరిగింది లైక్ పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందు గడ్డి మందు ఇంకా ఎన్నో రకాల మందులు ఇప్పుడు ఈ రైతాంగంలో ఏర్పడి ఏర్పడ్డాయి దీని ద్వారా రైతులకు ఎంతో లాభం ఉంటుంది వారు ఎలాంటి ఆపదలు ఎదురైనా వాళ్ళకి చదువు లేకపోయినా వారు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే వారు దేనికి ఏది సెట్ అవుతుందో దేనికి ఏది సెట్ కాదో వారు క్లియర్గా చెబుతున్నారు దాని ద్వారా రైతులకి ఎంతో ఎంతో కొంత అర్థమయి అర్థం అయినప్పుడు వారు అవీటిని కొనేవారు వారి వారి పొలాలకి అందిస్తూ వారు ఈ ప్రస్తుత రైతాంగంలో ఎంతో ముందు ఉన్నారు దీని ద్వారా మన రైతాంగం ఎప్పుడూ వెనక పడదని నేను నమ్ముతున్నాను రైతాంగం అనేది ఒక ఒక కష్టమైన ఘట్టంగా నేను భావిస్తాను ఎందుకంటే మనం వడ్లు పండించాలన్నా పొలం దున్నాలన్న పొలం కొయ్యాలన్నా ఎంతో జాగ్రత్తగా ఎంతో దృష్టిగా మనం ఆలోచించి ఏ పనైనా నిర్ణయించుకొని మనం చేయాలి పెద్దల మాట విని మనం ఎలా నడుచుకోవాలో వాళ్ళ దగ్గర నుంచి చూసి మనం మన అభివృద్ధిని ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి దాని ద్వారా మనకు ఎంతో లాభం ఉంటుంది దీనికి మళ్ళీ మనం ఎంతో సహాయం చేసినట్టు ఉంటుంది రైతాంగంలో ఎంతో కొంత మార్పు వచ్చినా అది మనకు లాభం కానీ ఎవరికి లాభం అయినా కానీ ఎంతో లాభం మన దేశానికి ఉంటుంది కాబట్టి మనం ఏదో స్వార్థంతో మనం రైతాంగంలో అడుగుపెట్టి మనం మన పనులు చేయము అది రైతుకి ఒక్కడికే తెలుస్తుంది కాబట్టి ఎన్ని అభివృద్ధులు వచ్చినా ఎన్ని సిస్టంలు వచ్చినా రైతు అంటే రైతే రైతు ఎక్కడున్నా రాజే కాబట్టి మనం ఎవరినీ మోసం చేయలేము కాబట్టి మనం మన పనిలో ఎంతో జాగ్రత్తగా ఉంటే మనకి అంత మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను దీని ద్వారా మన భారతదేశ రైతాంగం ఎంతో ముందు ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎలాంటి ఆపదలలో ఉన్న మనం ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో మనం ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు అందుకే రైతులు అందరూ తొందర అప్పుడైతే ఒకటే ఒకటే వేట వేసేవారు ఇప్పుడు నడుస్తున్న రైతాంగంలో ఒకే ఒక సంవత్సరానికి మూడు వేటల పంటలు వేస్తున్నారు కాబట్టి వారు ఎంతో కొంత పెట్టుబడి పెట్టి ఎంతో కొంత ఎంతో కొంత లాభం లాభపడుతున్నారు కాబట్టి వారితో మనం ఎంత మనం ఎంత నిర్ణయం చేసుకొని మనం చూస్తే అంత మనకే లాభం దీని ద్వారా మనకి ఎంతో లాభం ఉంటుంది అయితే ఈ రైతాంగంలో మనకి ఎలాంటి దిగి వచ్చిన ఆలోచనలు మనకు ఏర్పడవు అందులో మళ్ళీ మనకి ఇలాంటి అపరిచితాల ఆలోచనలు రావని నేను నమ్ముతున్నాను మనం ఒక్క రైతు పండిస్తే మనం ఒక్క ఒక్క రైతు వండిస్తే కొన్ని కోట్ల మంది జనాలు బ్రతుకుతారు అదే ఒక్క రైతు చనిపోతే కొన్ని కోట్ల మంది తిండి తినలేక ఆపదలో పడతారు అది మనం గమనించాలి రైతు యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేసుకుంటూ మనం వారికి ఎంత మేలు చేయాలో మనకి ఎంత నుండి మనకి మనం మన ద్వారా వాళ్ళకి చెందుతుందో మనం ఎంత మనం సహకరిస్తామో మన మన నుంచి ఏం వారు పొందుతారో మనం వారికి తెలియజేయాలి దీని ద్వారా వారికి ఎంతో మేలు అవుతుందని నేను అనుకుంటున్నాను ప్రభుత్వంతోనైనా మనతోనైనా అనుకుంటే జరగనిది ఈ విశ్వంలో ఏది ఏది లేదని నేను నమ్ముతున్నాను